నమస్తే నేను మీకు ఎలా సహాయం చేయగలను ఓ అవునండి మీరు ఏ రకం వ్యాపారం చేస్తారు ట్రేడింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఉదాహరణకి పాన్కార్డు ఆధార్ కార్డ్ స్కాన్డ్ బిజినెస్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవసరం ఈ పత్రాలను జోడించి జిఎస్టి పోర్టల్లో దరఖస్తు చేసుకోవాలి ఈ నెల స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మీరు జిఎస్టిని పొందిన తర్వాత ప్రత నెలలో జిఎస్టి రిటర్న్స్ ఫైల్ చెయాలి మీరు చెప్పిన డాక్యుమెంట్స్ మరియు వివరాలు సమర్పించిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాను ఓకే